అది ప్లంబర్ అండి అదే ఇంట్లో కొంచెం సింక్ దగ్గర లోపల వాటర్ కారిపోతున్నాయి అండి అది పైన ట్యాంకు ఎక్కువ మోటార్ వేస్తున్నాం కానీ ఫుల్ అయిన కానీ వెంటనే త్వరగా వాటర్ కారిపోతున్నాయి అండి అంటే అక్కడక్కడ లీకేజ్ ఉన్నాయో ఏంటో తెలుస్తలేదు కానీ వెంటనే త్వరగా ఖాళీ అయిపోతుంది అండి అది ఎక్కడి నుంచి ఎక్కడ పోయిందో తెలుస్తలేదు కానీ గోడ స్లాబ్ దగ్గర గోడ దగ్గర నుంచి వారంతా వస్తున్నాయి అండి మరి అవి ఎక్కడ పైకి ఎక్కడ అయితే ఇరిగినట్టు కనపడతలేదండి ఎక్కడ కనపడతలేదు

అది కూడా అదంతా పగలుకొట్టించాలి అండి

అవునండి

మొన్న మంచిగా చెప్పి వేశాడు ఇదివరకు ఒక అతను తను మరి అవి ఏమైందో తెలియదు అది అది కారుతుంది కదండి మేము కొంచెం ఎంసీల్ అవి కట్టి అంటించాం నీలం రంగు అండి ఆయ్

మీరు తెచ్చుకోండి మీకు అంటే ఏమేమి కావాలో మీకు తెలుస్తాయి కదండి మొత్తం మీరు తెచ్చుకుంటే మొత్తం అమౌంట్ అయిందో అవి ఇవి చెప్తే మొత్తం ఇచ్చేస్తాం అండి మెటీరియల్కి కలిపి దీనికి అది మోటారు కొంచెం అది ఒకసారి ఆగిపోతుంది కూడానండి సరిగా తిరగట్లేదు అది కొంచెం పాతది కదండి కాకపోతే అది కరెంటు గట్టా తక్కువ కాలుతుంది మరి ఇప్పుడు వచ్చేవి అన్నీ ఏమో కరెంటు కాలుతున్నాయి అండి అవి సామానులు ఏమేమి పడతాయో ఒకసారి తెచ్చుకోండి మీరు వచ్చేటప్పుడు మీరు తెచ్చుకోండి మొత్తం

పర్లేదండి మీరు తీసుకు వచ్చి వేయండి

అదే అండి అదే కొంచెం త్వరగా చేయండి రేపు ఎల్లుండిలో అయిపోయేలాగా చూడండి సరే అండి